అరే శ్రీను నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయిందిరా మూడు నెల్లకి వేస్తావా నేను ఫోన్పే చేస్తాను నీకు డబ్బులు ఫోన్పేలో పంపిస్తాను

ఓకేనా మూడు నెలలకి కలిపి ఆరు వందల రూపాయలు శ్రీనివాస్ ఏరా అర్ధమవుతుందా

ఉంటాను మరి